ఆ చెప్పండి చెప్పండి అవును ఎక్కడున్నారు ఎంత టైం పడుతుంది వచ్చేసరికి ఓకే అడ్రస్సు రామ్జీ నగర్ ఆ అవునవును ఆ అవునవును గ్యాస్తో పాటు ఇవి కూడా ఆర్డర్ చేసాం కదా ఓకే ఆ కావాలి ఇప్పుడు గ్యాస్తో పాటే తీసుకున్నాం ఇస్తారా లేకపోతే అవి సపరేట్ ఇస్తారా ఓకే అపార్ట్మెంటే థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో త్రీ జీరో వన్ ఓకే ఏం లేదండి ఓకే ఓకే